నేను నా జీవితంలో చాలా విషయాల గురించి వ్రాయలనుకుంటాను కానీ కొన్ని అంశాలు ఉన్నాయి వాటి గురించి నేను సందేహంతో ఉన్నాను ఒక అంశం రాజకీయం భారతదేశంలో రాజకీయం చాలా సున్నితమైన అంశం ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాల గురించి చాలా ఉద్వేగభరితంగా ఉంటారు మరియు నేను నా వ్రాతల ద్వారా ఎవరికి కోపట్ట జాలుకోన్ మరొక అంశం మతం భారతదేశం ఒక మతపరమైన దేశం మరియు ప్రజలు తమ మతాల గురించి చాలా గర్వంగా ఉంటారు నేను నా వ్రాతల ద్వారా ఎవరికి కించపరచుకోను భారతదేశంలో నిషిద్ధం అని నేను భావించే కొన్ని సున్నితమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి రాజకీయం మతం కులం జాతి లైంగికత లింగం ఈ అంశాల గురించి మాట్లాడం కష్టం ఎందుకంటే అవి చాలామంది చాలా ముఖ్యమైనవి నేను నా వ్రాతల ద్వారా ఎవరికి కించపరచుకొను కాబట్టి నేను ఈ అంశాలను జాగ్రత్తగా చేయాలి నేను అంశాల గురించి వ్రాయలనుకుంటున్నాను ఎందుకంటే అవి భారతదేశంలో జీవితంలో ఒక ముఖ్యమైన భాగం నేను ఆ ఈ అంశాల గురించి తెలుసుకోవడం మరియు వాటి గురించి చర్చించడం ముఖ్యమని నేను నమ్ముతున్నా కానీ నేను అది చేయకూడ చేయడానికి జాగ్రత్తగా ఉంటాను